నేను వివో వీ ట్వంటీ సెవెన్ మొబైల్ ఆర్డర్ చేశాను ఫస్ట్ ప్రోడక్ట్ అదే అవునండి ఆ మొబైల్ ఐతే కర్వ్ డిస్ప్లే ఆ అవునండి ఆ సరే ఆ రెండువందల యాబై ఆరు ర్యామ్ సార్ ఇంటర్నల్ ర్యాం అవునండి ఆ మెగాపిక్సల్ వచ్చి ఫ్రంట్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అండి అవునండి బ్యాక్ కూడా అంతే సార్ వెనుకల కూడా రెండు వం అదే అరవై నాలుగు మెగాపిక్సెల్ సార్ అవునండి బ్యాటరీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగా కాస్తుంది మార్నింగ్ ఛార్జింగ్ పెడితే ఒకసారి నైట్ వరకు వస్తుంది అవునండి ఆ అవును సార్ స్పీడ్ చార్జర్ అండి చాలా స్పీడ్గా ఎక్కుతుంది సార్ ఛార్జింగ్ ఆ అవును సార్ ఫీచర్స్ బాగున్నాయి సార్ అవునండి ఫైవ్ జీ సార్ ఫైవ్జీయే అవును సార్ అవును సార్ హ్యాంగ్ అవడం అనేవి లేదు సార్ బాగుంది సార్ అసలు హ్యాంగ్ అవ్వట్లేదు సార్ అసలు డిస్ప్లే అయితే బాగుంది అండి అవును సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆ ఓకే సార్